హలో ట్యాక్సీ డ్రైవర అండి మేము నంద్యాల నుండి తిరుమలకి వెళ్ళాలి ట్యాక్సీ కావాలి ఎంత అమౌంట్ అవుతుందో చెప్తారా కాస్త మేము అంతా కలిసి ఐదు మంది ఉన్నాము రేపు తొమ్మిదికి వచ్చేయండి మేము రెడీగా ఉంటాము అలాగే మా అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి మధుర వ మధుర నగర్ రెండో వీధి నంద్యాల ఫోన్ నెంబర్ నాలుగు ఐదు మూడు ఆరు తొమ్మిది ఏడు ఐదు రెండు ఐదు